గూగుల్ ట్రాన్స్లేట్ అనుభవం ఇది చాలా ఉపయోగకరంగా అనిపించింది ముఖ్యంగా భాష తెలియని సందర్భాల్లో చిన్న వాక్యాలు లేదా పదాలను అనువాదించడానికి బాగా ఉపయోగపడుతుంది కొన్ని సందర్భాల్లో అనువాదం పూర్తిగా ఖచ్చితంగా ఉండదు ముఖ్యంగా దీర్ఘ వాక్యాలు లేదా భాష నుడీకరాలు ఉన్నప్పుడు హోటల్ మెనూలు బోర్డులు ఇతర దేశాల వెబ్సైట్లు చదవడానికి మంచి టూల్ వాయిస్ ఇన్పుట్ మరియు కెమెరా ఫ్యూచర్ చాలా హెల్ప్ఫుల్ మనం టెక్స్ట్ టైప్ చేయకుండా అనువాదం పొందవచ్చు గూగుల్ మ్యాప్స్ అనుభవం కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు చాలా బాగా ఉపయోగపడి పడింది లైవ్ ట్రాఫిక్ అప్డేట్స్ చాలా సహాయపడతాయి తక్కువ ట్రాఫిక్ ఉన్న మార్గాలను చూపించడం వల్ల సమయం ఆదా అవుతుంది నడక బస్సు మెట్రో మార్గాల కోసం కూడా మంచి సమాచారం అందిస్తుంది రోజు వారి జీవితంలో ఉపయోగం గూగుల్ ట్రాన్స్లేట్ విదేశీ భాషల్లో ఉన్న డాక్యుమెంట్స్ చదవడం ఇతర భాషల వారికి కమ్యూనికేట్ చేయడం గూగుల్ మ్యాప్స్ కొత్త ప్రదేశాలకు వెళ్ళే సమయంలో ట్రాఫిక్ వివరాలు తెలుసుకోవడం సమీపంలో హోటల్స్ ఫ్యూయల్ స్టేషన్స్ ఏటీఎంలు గుర్తించడం